అవును చెప్పండి ఎక్కడ మీది ఏ ఊరు మీది ఏ ఊరు మీది మీరు అంటే ఇలా బావిలో వాడటానికా లేకపోతే ఇంట్లో వాడటానికా ఇలా బయట ఉండేదా లోపల వాటర్లో ఉండేదా ఏమి కావాలి చెప్పండి

ఇంట్లో దానికి ఏమో ఫైవ్ థౌజండ్ బయట దానికి ఏమో టెన్ థౌజండ్ అవును మేమే వచ్చి ఫిట్ చేస్తాం మాకు పేమెంటు ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి మ్యాక్సిమమ్ ఒక దానికి మొత్తం రెండింటికి కలిపి ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ సెవెంటీన్ థౌజండ్ దాకా ఉంటుంది సిక్స్టీన్ థౌజండ్ చేసుకోండి ఇంక థౌజండ్ తక్కువ చేస్తాం అంతే డిస్కౌంట్ ఏమీ లేదు ఇప్పుడు ఎందుకు చిన్నది వద్దా

మా షాపు బంగార సరే మా షాపు బంగారం బ్లాక్లో ఉంటుంది నేను మీకు ఫోన్ వాట్సప్లో ఓ ఎస్ ఆహా కాదు మీరు వచ్చి మీరు మా షోప్కి వచ్చి చూసుకొని సెట్ చేసుకొని వెళ్ళండి మాది బంగారం బ్లాక్లో షాపు ఉంటుంది ఓకే ఇంకా మీ ఇంటిదగ్గర ఎవరికైనా ఉంటే చెప్పండి మా దగ్గర మంచి క్వాలిటీ దొరుకుతాయి వారంటీ కూడా టు ఇయర్స్ ఇంకెక్కడ కూడా టూ ఇయర్స్ ఇవ్వరు మళ్ళీ రేట్లు కూడా తక్కువే మేము డిస్కౌంట్ ఇవ్వమంటే మాకనిపిస్తే ఆ వచ్చి ఫిక్స్ చేస్తాం ఓకే బాయ్